హలో ఎవరమ్మా చెప్పండమ్మా

అవునా అమ్మా అయితే సరే అమ్మా ఈ సారి అలా జరుగదు ఇంకా బాగా చూస్తాము ఎలాగోలా అడ్జస్ట్ అవ్వండి మరి ఓకే అమ్మా థ్యాంక్ యూ అమ్మా తప్పకుండా